హలో హలో డాక్టర్ హలో నా పేరు శివ సార్ ఇప్పుడు జస్ట్ ఒక అర్ధగంట ముందు నాకు బైక్ యాక్సిడెంట్ అనేది అయ్యింది చాలా రక్తం అనేది ఎక్కువ రావడంతో ఫస్ట్ ఎయిడ్ అనేది చేసుకున్న కానీ కొంచెం హ్యాండ్ కి చెయ్యికి పెయిన్ అనేది కొంచెం విపరీతంగా ఉంది అదేం హాస్పిటల్కు ఏమి వెళ్ళలేదు డాక్టర్ జస్ట్ ఫస్ట్ ఎయిడ్ అనేది చేసుకున్న కొంచెం ఎక్కువ నొప్పి లేస్తుంది డాక్టర్ రైట్ హ్యాండ్ కి డాక్టర్ అవును డాక్టర్ బేసిక్ ఫస్ట్ నీడ్ ఫస్ట్ ఎయిడ్ అనేది చేసుకోవాలి కదా డాక్టర్ అలా అని రక్తం ఎక్కువ రావడంతో పక్కన ఉన్న మెడికల్ షాప్ లో హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ కాటన్ తో ఫస్ట్ ఎయిడ్ అనేది చేసుకున్న డాక్టర్ గట్టిగా తగిలింది డాక్టర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ తోటి క్లీన్ చేసుకున్న కాబట్టి కొంచెం బ్లీడింగ్ అనేది ఆగిపోయింది డాక్టర్ ఏమి లేదు డాక్టర్ హాస్పిటల్కి వచ్చి ఇవన్నీ ఏమేమి చేసుకోవాలో కొంచెం వివరాలు చెప్తే నేను అవి ఫాలో అవుతాను డాక్టర్

ఓకే డాక్టర్ ఓకే డాక్టర్ ఓకే డాక్టర్ స్కానింగ్ ఏమన్ లేదు డాక్టర్ తీసుకోవాలి అది ఏమన్న మీరు ఏమైన సజెషన్స్ ఏమన్న ఇస్తారా అని వద్దు అంటే ఏమన్న స్కానింగ్ లాంటివి చేయించాల డాక్టర్ దీనికి అవుతుంది ఓకే కాళ్ళకు అన్నీ చిన్నచిన్నవి తాకినాయి డాక్టర్ కానీ చేతికి మాత్రం విపరీతంగా తాకడంతో కొంచెం రక్తం అనేది ఎక్కువ వస్తుంది లోపడికి గీసుకునట్టు అయ్యింది డాక్టర్ ఓకే డాక్టర్ కొంచెం ఏంది సైడ్కి దెబ్బ తగిలిన చుట్టుపక్కల కొంచెం ఉబ్బినట్టు ఉంది డాక్టర్ అదే ఉం ఓకే డాక్టర్ వస్తాను డాక్టర్ షూర్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుంటాను డాక్టర్ ఓకే డాక్టర్ ఓకే డాక్టర్ షూర్ మీరు ఎలా అంటే అలా ఓకే నార్మల్ మెడికల్ షాప్లో ఇస్తారా డాక్టర్ అది అందరికి అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇస్తారా డాక్టర్ ఓకే డాక్టర్ ఓకే డాక్టర్ ఓకే డాక్టర్ అంటే ఏ టైంలో వేసుకోవాలి తిన్న తర్వాతకే తినకముందా డాక్టర్

ఓకే అంటే దానికి ముందు కొంచెం ఏమైనా ఆయింట్మెంట్ ఏమైన పెట్టాల డాక్టర్ ఓకే అంటే ఆల్రెడీ హైడ్రోజన్ పెరాక్సైడ్ తో క్లీన్ చేశాను కాబట్టి డెటాల్ వాడాల డాక్టర్ ఎందుకంటే పెయిన్ ఎక్కువ వస్తుంది కదా ఓకే డాక్టర్ ఆల్రెడీ క్లీన్ చేశాను డాక్టర్ లైట్ కాటన్ పెట్టాను లైట్ మీరు మీ దగ్గరకు వచ్చే టైంకి దానికి కొంచెం చేతికి చుట్టుకొని కరెక్ట్ ఆ టైంకి వస్తాను డాక్టర్ టెన్ థర్టీకి క్యాబ్ బుక్ చేసుకున్న డాక్టర్ ఎందుకంటే నా ప్రెషర్ పెట్టకూడదు కదా డాక్టర్ దానికి ఇబ్బంది పెట్టకుండా క్యాబ్లో వస్తాను సార్ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ ఓకే డాక్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్